హలో సార్ ఎస్బిఐ బ్యాంకా అండి మేడం ఏ ఏం లేదు మ్యామ్ ఇప్పుడు రీసెంట్గా గవర్నమెంట్ నుండి ఏమైనా స్కీమ్స్ ఉన్నాయా లైక్ ఇప్పడు మనం లేడీస్మి ఇప్పుడు మేము ఉమెన్ కదా మ్యామ్ ఉమెన్ కలిసి అంతా ఏదన్నా బిజినెస్ స్టార్ట్ చేయడానికి ప్లస్ స్టార్ట్ చేయడానికి ఏదో లోన్స్ అనని అని చెప్తున్నారు కదా మ్యామ్ ఇప్పుడు రీసెంట్గా ఏదో కొత్తగా గీ స్ట్రీట్ వెండార్ లోన్ అని ఏదో కొత్తగా వస్తున్నది కార్డ్స్ తీసుకోండి అనని అది తీసుకుంటే లోన్స్ ఇస్తున్నారా మ్యామ్ యా ఓకే మ్యామ్ అంటే ఫస్ట్ మనకి అకౌంట్ ఉండాలా మ్యామ్ మన బ్యాంకులో యా ఓకే యా ఓకే యా ఓకే మేడం ఇప్పుడు లేడీస్ కోసం అయితే ఇప్పుడు మేము బ్యూటీ పార్లర్ పెట్టాలి అననుకుంటున్నాము దానికోసం లోన్ వస్తుంది కదా మ్యామ్ యా మ్యామ్ సర్టీఫి సర్టిఫికేషన్ ఉంది మేము లైక్ ఈ ఆర్గనైజేషన్లో వచ్చినట్టుగా మాకు సర్టిఫికేట్ ఉంది ఆ సర్టిఫికేట్ కూడా పెట్టాలా

ఓకే మ్యామ్ మ్యామ్ లోన్ ఎంతవరకి ఎంతవరకి మాకు లోన్ రావటానికి ఛాన్స్ ఉంటుంది అంటే మ్యామ్ మాకు దాదాపుగా ఒక కాదు మ్యామ్ మాకు ఒక ఫిఫ్టీ థౌజండ్ వరకు కావాలి ఎక్విప్మెంట్కి వస్తుందా అంత వరకి యా మ్యామ్ ఓకే మేము యా ఓకే మ్యామ్ అయితే మేము మార్నింగ్ వచ్ వచ్చి కలుస్తాం మ్యామ్